సంగీత గురువు దగ్గర నేర్చుకోవటం ఉత్తమం అని నా అభిప్రాయం నా పేరు శిరీష నేను కోనసీమ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నాను నాకు చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి సంగీతం నేర్పించింది కాని నాకు మరింతగా నేర్చుకోవాలని కోరిక ఉండేది ఒక రోజు మా గ్రామంలో ఒక సంగీత గురువుగారు వచ్చారు ఆయన ఒక శిష్యులను కోసం చూస్తున్నారని తెలిసింది నేను వెంటనే ఆయన దెగ్గరకు వెళ్ళి నా కోరికను తెలిపాను ఆయన నన్ను కొన్ని రోజులు పరీక్షించారు నేను చాలా బాగా పాడగలనని ఆయనకు అనిపించింది ఆయన నన్ను తన శిష్యురాలిగా చేర్చుకున్నారు ఆయన నాకు సంగీతం యొక్క మూలాల నుండి నేర్పించారు నాకు రాగాలు తాళాలు స్వరాలు మరియు ఇతర సంగీత సిద్ధాంతాలను నేర్పించారు ఆయన నాకు పాటలు కీర్తనలు మరియు ఇతర సంగీత రూపాలను కూడా నేర్పించారు ఆయన చాలా ఓపికగా మరియు ప్రేమతో నాకు నేర్పించారు ఆయన నాకు సంగీతంపై ఉన్న ప్రేమను మరింతగా పెంచారు ఆయన నాకు ఒక మంచి సంగీతకారుడిగా మారడానికి చాలా సహాయం చేసారు నాకు గురువు దగ్గర సంగీతం నేర్చుకోవడం చాలా అద్భుతమైన అనుభవం ఆయన నాకు సంగీతం యొక్క మూలాలను కూడా నేర్పించారు ఆయన నాకు ఒక మంచి సంగీతకారుడిగా మారడానికి చాలా సహాయం చేసారు నేను ఇప్పుడు ఒక మంచి సంగీత రాలుని నేను నా గ్రామంలోని దేవాలయాలలో పాటలు పాడుతాను నేను నా కుటుంబానికి మరియు నా గ్రామానికి సంగీతం ద్వారా సేవ చేస్తున్నాను నా గురువు గురించి కొన్ని విషయాలు ఆయన పేరు శ్రీరాములు ఆయన ఒక శివాలయంలోని పూజారి ఆయన ఒక ముఖ్యమైన సంగీతకారుడు ఆయన చాలా శ్ శ్రద్ధగా మరియు ప్రేమతో నేర్పిస్తారు ఆయన నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి నా సంగీత అనుభవాలు నాకు సంగీతం నేర్చుకోవడం చాలా ఇష్టం నా గురువుగారు నాకు సంగీతం యొక్క మూలాలను నేర్పించారు ఆయన నాకు ఒక మంచి సంగీతరాలుగా మారడానికి నాకు చాలా సహాయం చేసారు